నాకైతే ఇష్టమైన నృత్యకారులు ఎవరు అంటే శేఖర్ మాస్టర్ అతను ఏ డ్యాన్స్ అంటే ఏ నృత్యం అయిన సరే చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తారు అతను ఏ సినిమాకి డ్యా అదే నృత్యాన్ని చేశారో ప్రతి ఒక స్టెప్సు రీల్స్లో కానీ షాట్స్లో కానీ ప్రతి ఒక్కలాగా ఆ స్టెప్స్ని చేస్తు ఉంటారు ఆయన నేను ఆయనని ఢీ జోడీలో చూసినప్పుడు అయితే అతను ఎంత బాగా అతను ఎంత బాగా డ్యాన్స్ వేస్తాడో అసలు ఆయన జోక్స్ కానీయ్యండి అతను ఎంత బాగా డ్యాన్స్ వేస్తాడు అంటే శేఖర్ మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన వేసే డ్యాన్స్కి నేను పెద్ద ఫ్యాన్ ఆయన వయసు కూడా చూడకుండా ఎంత బాగా స్పీడ్ అయిన కానీ బీటు అయిన కానీ ఏ పాటైనా కానీ అతను డ్యాన్స్ వేసి చూపిస్తాడు కొత్త కొత్త పాటలకి అసలు అతనికి ఎలా స్టెప్స్ కనిపెడతారో నాకు అర్థం కాదు కానీ ప్రతి ఒక స్టెప్పు ఆయన చెప్పించినది హిట్ అవుతు ఉంటుంది ఢీ జోడీలో అయితే అసలు ఆయన ఎంత బాగా స్టెప్స్ చ వాళ్ళు చేస్తు ఉండేది ఇలా చేయాలి అలా చేయాలని చెప్తు ఉంటాడు అడ్వైజ్ ఇస్తు ఉంటాడు అక్కడ డ్యాన్స్ వేసేవాళ్ళకి సినిమాలలో అయితే అసలు ప్రతి ఒక సాంగ్కి అక్కడ ఆయనకు ఎంత కష్టం ఉన్న కానీ డ్యాన్స్ని ఎప్పుడు అతను మరిచిపోడు ఆయన వేసే స్టెప్పులు అయితే ఫిదా అయిపోతారు అందరు రీల్సు షాట్సు ఎంతో మంది చేశారు